హలో చెప్పండి మ్యాడం అవునండి అంటే గుడివాడ టు విజయవాడ ఆ ట్రైనే అదేనేనా గుడివాడ టు విజయవాడ ట్రైన్ ఏనా అండి ఏ టైమ్ కి బుక్ చేసారో కొంచెం చెప్తారా అండి ఎందుకు పోస్ట్ పోన్ చెయ్యాల్సివస్తుందో కొంచెం వివరిస్తారా అండి ఓకేనండి చూస్తాను అలా అవ్వదండి ఎక్కువ కాకపోతే మీ మనీ కొంచెం కట్ అవుతాయేమో అనిపిస్తుందండి ఇప్పుడు మీరు టూ హండ్రెడ్ పెట్టి టికెట్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ ఇస్తామండి మళ్ళీ ఫిఫ్టీ రుపీస్ ఛార్జెస్ అలా పడతాయండి కట్ అయినందుకు లేదండి అలా పోస్ట్ పోన్ అంటున్నారు కాబట్టి ట్వంటీ రుపీస్ పడతాయండి ఓకేనండి ఫ్రైడే కి చెయ్యమంటారా టైమ్ అదే ట్రైన్ కదండి ఓకేనండి నేనైతే కొంచం చూసి సిస్టమ్ లో చూసి మీకు చెప్తానండి మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తాను మీకు